భారత దేశంలో జనం వెళ్ళే ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలు వారణాసి తిరుపతి విజయవాడ అన్నవరం ఈ ప్రదేశాలలో పాటించే సంప్రదాయాలు వాళ్ళ పండుగల గురించి మీకు వివరిస్తాను విజయవాడలో కనకదుర్గమ్మ పండుగను ఏకాదశి విజయదశమి నాడు అక్కడ ఆచరిస్తారు అలాగే నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది అలాగే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది అక్కడ నిత్యం భక్తులతో రద్దీ ఉంటుంది అక్కడ వచ్చే ప్రతి భక్తుడు స్వామివారికి ముడుపులు చెల్లిస్తారు అలాగే వారి తలపై ఉన్న జుట్టును స్వామివారికి అందిస్తారు అన్నవరంలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు అక్కడికి కూడా ఎక్కువ భక్తులు వెళ్తూ ఉంటారు అలాగే వారణాసిలో కూడా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది